నమస్కారమండి నేను నా పాన్కార్డ్లో నా తండ్రి పేరులోని ఒక అక్షర దోషాన్ని గమనించాను మరియు దానిని సరిదిద్దాలనుకుంటున్నాను దానికి సంబంధించి నేను మిమ్మల్ని సంప్రదించడానికి వచ్చాను నాకు సమీపమును ఉన్న మీ కార్యాలయాన్ని సంప్రదించడానికి వచ్చాను నా తండ్రి పేరులోని స్పెల్లింగ్ పొరపాటును సరిచేయడంలో మీరు నాకు సహాయం చేయాలి కరక్షన్ కోసం నేను ఏ విధమైనటువంటి అవసరమైన పత్రాలను అందించాలో నాకు తెలియపరచండి వాటిని నేను తెచ్చి మీకు అందిస్తాను సరిచూసి నా తండ్రి పేరులోని అక్షర దోషాన్ని మీరు సరిచేయాలి అందుకు సంబంధించినటువంటి పత్రాలను నేను మీకు అందిస్తాను మీరు వీలైనంత త్వరగా ఆ అక్షర దోషాన్ని సరిచేసి నా పాన్ కార్డులోని మార్పులను సరిచేసి సరైన పాన్కార్డును నాకు ఇవ్వవలసిందగా కోరుచున్నాను మీకు కావాల్సిన అవసరమైనటువంటి పత్రాలను నేను అందిస్తాను ఇంకా ఏమైనా పత్రాలు కావాల్సి వస్తే మీరు నాకు తెలియపరచండి ఫోటో కానీ లేదా డాక్యుమెంట్స్ కానీ ఏమైనా మీకు దానికి సంబంధించి కరెక్షన్ చెయ్యాలి కాబట్టి దానికి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ను మీరు నాకు తెలియపరిస్తే నేను వాటిని మీకు అందిస్తాను ఎంత వీలైనంత త్వరగా కరెక్షన్నీ సరిచేసి నా పాన్కార్డుని సరిచేసి ఏ కరెక్షను లేకుండా కరెక్ట్గా పాన్ కార్డును మాకు ఇవవలసిందిగా నేను కోరుచున్నాను ధన్యవాదాలు